భారతదేశ రాజకీయాలు రాజకీయ పార్టీల గురించి చెప్పాలంటే భారత రాజ్యాంగానికి క్లుప్తమైన ప్రవేశికగా భారత రాజ్యాంగ పీఠికను రూపొందించారు దీనిని రాజ్యాంగ ప్రవేశిక ప్రస్తావన మూలతత్వం ఉపోద్గాతం పరిచయం ముందు బాట అని కూడా అంటారు భారత రాజ్యాంగం ఈ వీటికితోనే మొదలవుతుంది భారతదేశ ప్రజలు దేశంపై ఉంచుకున్న ఆకాంక్షలు ఆశయాలు కోరికలు ఈ పీఠికలో స్పష్టమైన అక్షరాలలో తెలుపబడ్డాయి భారత రాజ్యాంగానికి ఆత్మగానూ హృదయం గాను పీఠికను పిలుస్తారు మారుపేర్లలో ఒక పేరు మూలతత్వం మరొకటి పరిచయం ఇంకొకటి ఉపోద్ఘాతం ఈ పదాలు వివరించిన విధంగానే ఇటుక రాజ్యాంగంలోని సర్వస్వానికి ఒక సారాంశంగా చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ సభ పీఠికను ఆమోదించగా జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైన అమలులోకి వచ్చింది భారత రాజ్యాంగంలో నాకు నచ్చిన విషయాలు హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చడం నచ్చని విషయాలు హామీలు తప్ప వేరే ఏం పనులు చేయకపోవడం నాకు ఇష్టమైన నాకు ఇష్టమైన రాజకీయ నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అతను ముందుగా ఒక మారుమూల గ్రామంలో ఒక రైతు ఆయన మా లోకల్ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు రోడ్డులు వేయించారు ఇంకా చాలా చాలా సంస్కృతిక కార్యక్రమాలు చేయించారు అతని పనితనానికి మెచ్చి అతని పార్టీ అధ్యక్షుడు వైయస్ రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటించారు ఆ పై పదవిని అతని దుర్వినియోగం చేయకుండా ప్రజలను నిప్పు పొందేలా చాలా మంచి పనులు చేశారు ఆయన గెలిచిన తర్వాత కూడా ఆయన పల్లి గ్రామాలకు కాలువలను తవ్వించారు దాని ద్వారా పంటలు పండే సాధం కూడా చాలా పెరిగింది అతనితో మాట్లాడే అవకాశం నాకు లేదు ఎందుకంటే వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు సెప్టెంబర్ రెండు రెండు వేల తొమ్మిదిలో మరణించారు ఆయన మరణానికి నేను ఎంతో చింతిస్తున్నాను